హలో మేము బట్టలు ఇచ్చాము కదా మీకు ఇస్త్రీ చెయ్యమని అవి ఉతికీ ఇస్త్రీ చేశారా ఇంకా ఎంత సేపు చాలా తొందరగా కావాలని చెప్పే ఇచ్చాము మేము మీరు ఉతకాలి ఇంకా అవి ఆరాలి ఆ తరువాత ఇస్త్రీ చెయ్యాలంటే ఎంత సేపు మేము ఒక పది జతలు ఇచ్చాము

నేను ఒక బాగ్లో ఇచ్ నేను ఒక నల్ల సంచిలో ఇచ్చాను ఆ సంచి తీసుకురండి చూపిస్తాను ఇచ్చాము నాలుగు చీరలు ఇచ్చాము తరువాత ఏమో రెండు డ్రెస్సులు ఇచ్చాము ఆరు ప్యాంటు షర్టులు ఇచ్చాము

అదే అవి కూడా మావే మళ్ళీ వస్తాము మేము వస్తాము లేకపోతే ఎవరినైనా పంపిస్తాము అన్ని సార్లు మేము మీ దగ్గరకి తిరగలేము కదా సరే అయితే తొందరగా పంపించండి అవి తెండి